అన్న పొద్దున నేను మీ బుక్ స్టాల్లో నుండి బుక్స్ తీసుకపోయినాను టెక్స్ట్ బుక్కులు అవి నేను ఇప్పుడు వద్దన్నారు మా మేడం మీకు రివర్స్ చేయాలి అంటే ఎట్లా అట్లనే ఉన్నాయి కాకపోతే కొన్ని బుక్స్ మీరు ఇచ్చినప్పుడే చినిగి ఉండే మరి ఎట్లా అరే ఉంది అన్న నేను ఇవాళ పొద్దుగాల తీసుకుపోయిన కదా అన్న లేదన్న ఇచ్చి మీరు ఇచ్చినప్పుడే చినిగి ఉండే అది మరి ఇప్పుడు ఆ బుక్ ఎట్లా మళ్ళా మేము ఎందుకు చింపినాం అన్న పొద్దున్న మీ మీ దగ్గర నుంచి తీసుకుపోయినాం అరే అప్పుడు తీసుకొని ఉండే ఎవరికి తెలుసు అన్న ఈ మేడం పొద్దున్న తీసుకోపోతే ఏమో ఇలాంటివి కాదు వేరేవి తీసుకు వచ్చుకో అని చెప్పింది సరే దానికి బదులు వేరే టెక్స్ట్ బుక్ ఏదన్న చిన్నది ఇవ్వండి ఓకే అన్న అన్న ఓకే అన్న వీటికి ఏమి రావు మళ్ళా తీసుకు వచ్చి ఇవ్వచ్చు కదా ఇవి కూడా ఉన్నాయి నాకు వద్దంటే తీసుకు వచ్చి ఇవ్వచ్చుగా బాకీ డబ్బులు ఇవ్వు అన్న ఏంటి సరే అన్న